పెళ్ళిళ్ళు లాంటి పెళ్ళిళ్ళు లాంటి పెద్ద కార్యక్రమాల అప్పుడు నీరు అనేది మేము ముందే సిద్ధం చేసుకొని పెట్టుకుంటాము ముందు రో ప్రతీ రోజుకి రో రెండు రోజులకు ఒకసారి ప్రభుత్వం అనేది నీరు తాగునీటిని ఉపయో అందిస్తుంది ఆ వచ్చిన నీరుని మేము దాచుకొని పెట్టుకుంటాం పెద్దపెద్ద కంటైనర్స్లో దాచుకొని పెట్టుకుంటాం సో దట్ పెళ్ళి రోజు మనకి నీరు తాగ్ నీరు సమస్య ఉండకుండా ఉండడానికి అది ఒకటి చేస్తాము లేదంటే ముందే ముందే నీరు సంస్థకి సంస్థకి ముందు రోజే చెప్పి చెప్పి పెడతాము నీటి నీటి గురించి

పెళ్ళిళ్ళు లాంటి పెద్ద పెద్ద కార్యక్రమాలు అన్నప్పుడు నీరు నీరు ఉపయోగించడాని నీరు నీ నీరుని నీరుని ముందు రోజు లభించు అందరికీ సరిపొయట సరిపోయే సరిపోయేంత నీరుని ముందు రోజే బుకింగ్ చేసుకోని పెట్టుకుంటాం సో ఆ రోజు మనకి ఏ ఏ సమస్య ఉండకుండా ఉండడానికి లేదా రెండు రోజులకి వదిలే నీ నీటిని ట్యాంకర్స్లో కాని లేదు అంటే దానిలో దాచుకొని పెట్టుకుంటాము పెద్ద పెద్ద పండగలు కానీ ఏదన్నా ఉండని పెళ్ళిళ్ళ అప్పుడు కానీ ఏదన్నా పెద్ద కార్యక్రమం చేసేటప్పుడు నీరు అనేది చాలా నీరు అనేది చాలా అవసరం తాగడానికి మరియు వంట వంటలా వంటలకు నీరు అనేది అవసరం కాబట్టి ముందు రోజునే నీరు సరి సరిపడంత నీరుని దాచుకో దాచుకుంటాము లేదా ముందే బుకింగ్ చేసుకుని పెట్టుకుంటాము నీటి సంస్థ వాళ్ళకి నేను అనుకుంటున్నాను ఇంకా ప్రతీరోజు నీటిని దాచిపెట్టుకున్న నీటిని వేస్ట్ చేయకుండా రోజు ఏ వేస్ట్ చేయకుండా ఎంతవరకు ఎంత కావాలో అంతే వాడుకుంటే నీరు అనేది నీరు అనేది మిగులుతుంది మనకు కూడా ఇంకా నేను అనుకుంటున్నా